నాకు నచ్చే అనేక స్థానిక ఇండోర్ గేమ్లు ఉన్నాయి నేను ఎక్కువగా ఆనందిస్తున్న ఆటలు లూడో ఇది ఒక పాతకాలపు గేమ్ ఇది చాలా సరళమైనది కానీ చాలా సవాలుగా ఉంటుంది మీరు మీ చిన్న ఖాళీలను బోర్డు చుట్టూ కదులుతూ మీ ప్రత్యర్థులను బంధించడానికి మరియు మీ చిన్న చిన్న ఖాళీలను మొదట ముగించడానికి ప్రయత్నిస్తారు క్యారం ఇది ఒక మరొక పాతకాలపు గేమ్ ఇది చాలా వ్యూహాత్మకమైనది మీరు మీ బిళ్లలను బోర్డు చుట్టూ కదులుతూ మీ బిళ్లలను బోర్డు నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు స్నేక్ అండ్ ల్యాడర్స్ ఇది ఒక చిన్న పిల్లల గేమ్ కానీ ఇది ఇప్పటికి చాలా ఆనందించేది మీరు బోర్డు చుట్టూ కదులుతూ స్నేక్లను దాటడానికి మరియు ఆ ఎలవేట్లను ఎక్కడానికి ప్రయత్నిస్తారు చెస్ ఇది ఒక క్లాసిక్ గేమ్ ఇది చాలా సవాలుగా మరియు బుద్ధిమంతంగా ఉంటుంది మీరు మీ రాజును రక్షించడానికి మరియు మీ ప్రత్యర్థి రాజును జయించడానికి ప్రయత్నిస్తారు మార్బుల్స్ ఇది ఒక సరళమైన గేమ్ ఇది చాలా ఆనందించేది మీరు మార్బుల్స్ను బోర్డు చుట్టూ కదులుతూ మీ ప్రత్యర్థుల మార్బుల్స్ను తొలగించడానికి ప్రయత్నిస్తారు నేను ఈ గేమ్లను ఎందుకు ఇష్టపడతానో అనేక కారణాలు ఉన్నాయి అవి చాలా సరళమైనవి కానీ అవి చాలా సవాలుగా ఉంటాయి అవి చాలా ఆనందించేవి మరియు అవి చాలామంది ప్రజలతో ఆడవచ్చు అంతేకాకుండా మంచి తెలివితేటలు వస్తాయి